నమస్తే అండి అదే హౌసు రెంట్ బోర్డ్ టులెట్ బోర్డ్ పెట్టారండి హౌసు రెంటుకు కావాలండి చెప్పండి రెంట్ అది ఎంతండీ మామూలుగా ఒకసారి చూపిస్తారా

అంటే మేడం మేము ఇక్కడ మీ ఇంటి దగ్గరే ఉన్నాము బోర్డు బోర్డ్ చూసి కాల్ చేశాము నెంబర్ చూసి ఇప్పుడు మీరు ఇంట్లో లేరా అండి ఏ టైంకి వస్తారు మేడం లెవెన్ అవుతుందా అంటే ఒకసారి మేము చూసుకుంటే కూడా బాగుంటుంది కదా అని చూస్తే అప్పుడు మేం కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా డబల్ బెడ్రూము మేము అయితే నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు ఉంటాము అండి మాకు డాగ్సు ఉన్నాయండి

సరే మేడం అయితే వచ్చిన తర్వాత కాల్ చేయండి మేడం

మేము మామూలుగా ఏలూరులోనే ఉంటామండి ఇక్కడ బాలేరు వంతెన రోడ్లో ఉంటాము అలా ఏమన్నా రాయాలా అంటారా ఏంటి

ఓకే అలాగే మేడం ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే ఓకే